మన భారతదేశంలో కళాకారులకు పెద్దగా ప్రాధాన్యత అయితే లేదు అండి ఎందుకంటే భరతనాట్యం కూచిపూడి కథాకళి ఇలాంటి చాలా కళలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలోనే అక్కడికే పరిమితమయ్యాయి ఇందుకు పెద్దగా మనకు అవకాశాలు లేవు ఎక్కడా ప్రదర్శనలు కూడా ఎక్కువ జరగడం లేదు దీని వలన ఏటంటే వాటికి ప్రాధాన్యత తగ్గింది జనాల్లో కూడా ఆదరణ అనేది తగ్గింది దీనివలన కొంత మంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఫైనాన్సియల్గా ఇబ్బంది పడుతున్నారు అందుకే వాళ్ళు కూడా కళలను పక్కనబెట్టి ఉద్యోగ నిమిత్తం పనిచేసుకుంటున్నారు దీనివల్ల కళలకి సరైన సానుకూలత లేకుండా పోయింది